భారతదేశంలో జనం వెళ్ళే ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు ఏమిటంటే ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వెళతారు క్రైస్తవ మతం వాళ్ళు గౌరీపట్నం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ యేసు క్రీస్తును మేరీ మాతను నమ్ముతారు అక్కడ పాటించే సంప్రదాయాలు ఏమిటంటే ప్రతి ఆదివారము అక్కడ ప్రార్థన నిర్వహిస్తారు ఆ మత పండుగలో అత్యంత పండుగ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ రోజు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ పండుగను జరుపుతారు